చికెన్ కంటే బాల్ చాగా చాలా బాగుంటుంది అది బిర్యానీ సెంటర్లో కంటే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది అదే మా ఫ్రెండ్స్ తోటి బయటికు వెళ్ళినప్పుడైనా కానీ బిర్యానీ సెంటర్లో తినడానికి నాకు కొంచెం ఫ్యామిలీ తోటి తినాలనిపిస్తుంది అయినా కానీ నేనుతింటా ఫ్రెండ్స్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది మా మమ్మీ అమ్మ చేసిన వంట వేరే ఉంటుంది బిర్యానీల షాప్లల్ల చేసిన వంట వేరే ఉంటుంది అన్నీ వేరే వేరే ఉంటాయి చికెన్ పచ్చడి మా మమ్మీ చాల బాగా పెడుతుంది ఫిషెస్ ఇంకా బాగా పెడుతుంది మటన్ బిర్యానీ చాలా బాగా